మన ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే విలేజ్కి ఒక పిహెచ్సి సెంటర్ని పెట్టారు అలాగే మంత్లీకి ఒకసారి వన్ నాట్ ఫోర్ వెయికల్ వస్తుంది అందులో ప్రెగ్నెంట్ లేడీస్కి బీపి షుగర్ వాళ్ళకి టెస్ట్ చేస్తున్నారు ఎప్పటికప్పటికీ మెడిసిన్ అందజేస్తున్నారు మంత్లీ ప్రెగ్నెంట్ లేడీస్ని ఈ ఆశ వర్కర్స్ అంటూ ఏఎన్ఎంలు అంటూ వీళ్ళు మంత్లీ మంత్లీ ఎప్పటికప్పుడు పిహెచ్సికి అలాగే హాస్పిటల్కి ఎప్పటికప్పటికీ చెకప్కి తీసుకెళుతున్నారు అలాగే బాలింతలు అయిన వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు బిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా లేదా అనేది ఈ తెలుసుకోవడం కోసం ఆశా వర్కర్లు అలాగే ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి కేరింగ్ తనేది చాలా అవసరంగా తీసుకుంటున్నారు అలాగే మనకి ఎప్పుడూ అనారోగ్యంగా ఉన్నా బాగోకపోయినా ఏం బాగోకపోయినా ఏఎన్ఎంకి సంప్రదిస్తే ఆమె వచ్చి మెడిసిన్ అనేది ఇన్ అందజేస్తుంది అలాగే ఎంత అవసరంగా ఉన్నా ఇంటింటికీ ఇది మన ఊరిలోని పిహెచ్సి అనేది పెట్టడం వల్ల ఏ ఎంత బాగోకపోయి బాగోకపోయినా అక్కడికి వెళితే వాళ్ళు ఏంటి ప్రాబ్లం అనేది చెక్ చేసి మెడిసిన్ అనేది అందజేస్తున్నారు అలాగే ఇంకా మనకి బార్కోడ్ అనేది అంటే మనం అవసరానికి ఫోన్ చేసి వెంటనే వెంటనే మన ప్రాబ్లం చెప్పకుంటే వెంటనే రికవరీ చేయడానికి అవకాశం ఇచ్చేలాగా బార్కోడ్ అనేది ఇస్తే మనం వన్ నాట్ ఇప్పుడు సాధారణంగా ఎయిర్టెల్ ఫోన్కి ఫోన్ చేస్తే ఎంత ఎలా సంప్రదిస్తారో అలాగే హెల్త్ సెంటర్కి కూడా ఈ అలాగే ఒక బార్కోడ్ అనేది ఇస్తే మనం ఫోన్ చేసుకొని అందజేయడానికి అలాంటి అవకాశం కూడా ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్లో ఇస్తే చాలా బాగుంటుందని కోరుతు